సార్ నమస్తే సారూ హర్ష కార్ ఏజెన్సీయేనా సార్ నా పేర్ రాజు నేను డ్రైవర్గా నాలుగు సంవత్సరాల నుంచి మీ కార్ సర్వీసెస్ని ఉపయోగించుకుంటూ ఉంటాను ఎందుకంటే మీ కార్ సర్వీసెస్ మా కుటుంబ సభ్యులకి చాలా బాగా ఇష్టం సారూ మేము ఎక్కడికెళ్ళినా హైదరాబాద్ కాని అలాగే వైజాగ్ కాని ఇలా నెల్లూరు కాని అలాగే మేము ఎక్కడికి వెళ్లిన మా కుటుంబ సభ్యులతో మీ కార్ సర్వీస్ని ఉపయోగించుకుంటున్నాము అలాగే ఈ నెల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు మేము అరకు వెళ్లాలనుకుంటున్నాము మేము మా కుటుంబ సభ్యులతో ఆ ఏడుగురు పిల్లలు అలాగే నలుగురు పెద్దవాళ్లతో మేము వెళ్లాలనుకుంటున్నాము మాకు దానికి సరిపడేలాగా కారు ఏమైనా ఏర్పాటు చేయగలరా ఆ కారు మాకు ఏసీ ఉండాలి అలాగే టీ అందులో టీవీ కూడా ఉండాలి సార్ మాకు మాకు ఏత్ మాకు అలాగే మా అరుకు కాబట్టి మాకు పదహారు పొద్దున్నే మాక్ మా ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని అలాగే మాకు ఇరవై ఒకటిన ఈ సాయంకాలం మమ్మల్ని తిరిగి ఇక్కడ దిగబెట్టేయాలి అలగే అరుకు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కూడా మమ్మల్ని తిప్పాలి సార్ అలాగే మేము అక్కడ ఉండడానికి మాకు ఎకామినేషన్ అలాగే మాకు సదుపాయాలు ఉన్న మంచి రుచికరమైన ఆహారం అన్నీ మాకు అందించాలి సార్ అవన్నీ మీ దాంట్లోనే మీరు మాకు పెట్టాలి మేము ఇచ్చిన దాంట్లోనే మీరు మాకు పెట్టాలి సార్ మాకు అలాగే మాకు ఏదైతే మనీ చెప్పారో అది చాలా ఎక్కువ అయింది సార్ కొంచెం మాకు తగ్గించండి ఎందుకంటే నేను మీరు చెప్పారు తరచుగా మా మూడుసార్లు మా సర్వీస్ ఉపయోగించుకుంటే నాలుగో సారి మేము ఇచ్చిన కూపన్ ఉపయోగపడుతుంది అని అన్నారు ఈ సారి మాకు అరకు వెళ్లడానికి ఆ కూపెన్లు ఉపయోగించుకోవాలనుకుంటున్నాము ఆ కూపెన్లు కనీసం మా కుటుంబ మీరు మీరు ఇచ్చిన మాకు చెప్పిన డబ్బుల్లో మాకు ఏమైనా తగ్గుతుంది అని అనుకుంటున్నాను అలాగే మీరు చెప్పింది మీరు మాకు పది వేలు చెప్పారు ఆ పది వేలు కూపెన్లు అన్నీ పోయి ఎనిమిది వేల మూడు వందలు అన్నారు కానీ మేము అంత అయితే ఇవ్వలేము సార్ మాకు ఎంతో కొంత తగ్గించండి ఎందుకంటే మేము తరచుగా మీ సర్వీసెస్ని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మీరు మాకు తగ్గిస్తారని అనుకుంటున్నాను నేనైతే ఆరువేల ఐదు వందలకు మించి ఎక్కువ ఇవ్వలేను సార్ ఎందుకంటే మేము అక్కడ ఇంకా ఖర్చు పెట్టుకోవడానికి మాకు ఇంకా డబ్బులు అవుతాయి కాబట్టి మేము పెట్టుకున్న దాన్నే మీకు ఇవ్వగలము ఇంతకంటే ఎక్కువ ఏమీ ఇవ్వలేము సార్ మీరు మాకు సహాయం చేస్తారని అలాగే నేను చెప్పిన అమౌంట్లోనే మీరు మాకు మంచి సదుపాయాలను అందిస్తారని నేను అనుకుంటున్నాను మీరు ఇదంతా ఒకే అయితే మీరు నా సెల్ నెంబర్కి ఫోన్ చేసి నాకు డీటెయిల్స్ చెప్తే నేను మా ఇంటి అడ్రస్ను మీకు చెప్తాను ఉంటాను సార్ ధన్యవాదాలు